మీ ప్రాంతంలో లేదా సమీపంలో ఎన్ని ఆసుపత్రులు లేదా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి అవి సులభంగా అందుబాటులో ఉన్నాయా మా ప్రాంతంలో అయితే మాది అక్కడ నల్లమల్ల మా సైడైతే బాగానే ఉంటాయి కాకపోతే అన్ని ప్రభుత్వ హాస్పటళ్ళు ఉండవు మొత్తం కూడా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అనేవే ఉంటాయి అవి కూడా మాకు అన్ని అందుబాటులో ఉండవు అవన్నీ ఇక్కడ ఆ బస్స్టాండులలో బస్స్టాప్లలో ఉంటాయి మేము అక్కడ ఎక్కడో ఇళ్ళలో లోపల ఉంటాము ఇంకా మా సైడ్ అయితే చెంచువాళ్ళు కోయవాళ్ళు అన్ని రకాల జాతుల వాళ్ళు ఉంటారు అందరూ అల్మోస్ట్ అయితే చెంచువాళ్ళు కోయవాళ్ళు అయితే ఉండేది మాత్రం అడవి ప్రాంతంలోనే వాళ్ళు ఎక్కడో ఉంటారు అక్కడ వాళ్ళకి ఎలాంటి రోడ్ సంస్థ అక్కడ రోడ్ రవాణా సంస్థ ఉండదు వాళ్ళకి కనీసం రోడ్డు కానీ వేసి ఉండదు అక్కడ వాళ్ళకి వాళ్ళు ఏమైనా కానీ బైకులు స్కూటర్లు వాటితోనే ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఈ ఊరిలోకి వస్తారు కానీ ఎంత రావాలని అనుకున్నా కానీ చాలా వరకు అయితే రాలేరు ఎందుకంటే ఇంత దూరం నుంచి ఇంత దూరం నుంచి వచ్చేసరికి వీళ్ళు వాళ్ళ లైఫ్లు అన్నీ పోగుట్టుకుంటున్నారు వాళ్ళ జీవితాలు వాళ్ళ ముందే చెల్లా చెదురైపోతున్నాయి మా సైడ్ అయితే ఒకటే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకో దగ్గర రెండు ఉన్నాయి ఇంకోతాన ఒకటి ఉంది కానీ అక్కడ అంబులెన్సులు ఉంటాయి కానీ మేము ఫోన్ చేస్తే అయితే త్వరగా రావు ఇంత వరకు అయితే నేను ఎప్పుడూ చూడలేదు వాళ్ళు తొందర వచ్చి ఒక ప్రాబ్లమ్ అన్నప్పుడు తీసుకుపోయే వా తీసుకుపోయే అతన్ని బ్రతికించుకొని మళ్ళీ తీసుకొచ్చింది అయితే లేదు అతను చనిపోయి వచ్చాడు తప్పా వాళ్ళు బ్రతికి అయితే రాలేదు ఇంత వరకు నేను చూసినంత వరకు అయితే మా సైడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్సులు ఉన్నాయి ఆంబులెన్స్కి మేము ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు తీరిగ్గా వస్తారు తీరిగ్గా వచ్చేసరికి ఇక్కడ పాము కరిచో ఎలక్ట్రిక్సిటీ పట్టో ఇట్లా కరెంట్ షాక్ వచ్చో ఆల్రెడీ పడిపోయి ఉన్నవాడిని తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు వచ్చినా అంతా చిన్నగా వస్తున్నారు వస్తుంటారు కదా ఆ వచ్చే సమయంలోపే వాడికి చివరి వరకు వచ్చి ఉంటాడు బ్రతుకు చివరి వరకు వచ్చి ఉంటాడు అతను వచ్చి తీసుకొని ఎక్కించుకొనే సరికి కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంత మందిని అయితే ఇంకా తీసుకొని వెళుతుంటేనే చనిపోయారు కొంత మందిని ఎక్కిస్తుంటే చనిపోయారు కొంత మందేమో అక్కడికి వెళ్ళి మళ్ళీ రాలేదు అంటే చనిపోయాక తీసుకొని వచ్చారు తీసుకొని రావడం అయితే తీసుకొని వస్తారు బాగానే చనిపోయినపుడు త్వరగానే అదే బ్రతికించడానికి తీసుకెళ్ళడానికి మాత్రం వాళ్ళకి లేటు అవుతుంది ఎందుకంటే ఆసుపత్రులు ఎక్కడో ఉంటాయి ఈ ట్రాఫిక్ అంతా దాటుకోవాలి మాది అడవి ప్రాంతం అడవి ప్రాంతం నుంచి ఆ కొండల లోయలు అవన్నీ ఆ కొండలు అక్కడ ఆ రోడ్డు అనేది సరిగ్గా ఉండదు అవన్నీ దాటుకొని వచ్చేసరికి కూడా ఈ ప్రజలందరూ చనిపోతున్నారు మా సైడు ఎంత వరకు అయినా ఎంత తొందరగా పోవాలని అనుకున్నా కానీ అసలు వాళ్ళ తరం కాదన్నమాట అసలు పో వెళ్ళలేరు వాళ్ళు ఇంకా ఆసుపత్రులు ఉంటాయి ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి కానీ అవి ఎప్పుడూ ఓపెన్ ఏమీ ఉండవు ఇక ఒక పర్టిక్యులర్ టైమ్ వరకే అవి తెరచి ఉంచుతారు ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ఎప్పుడూ ఆ రోజంతా తెరిచే ఉంటుంది కానీ అక్కడ ఉండేవాళ్ళు సరిగ్గా చూసుకోరు మంచిగా చూడరు ఆడికైనా కానీ అది ఎక్కడో ఊరు చివర ఉంటుంది కాబట్టి ఆ చెంచువాళ్ళు కోయవాళ్ళు ఏదైనా చిన్ చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు నడుచుకుంటూ వచ్చి అక్కడ చూపించుకుంటారు అదికూడ వాళ్ళు సరిగ్గా చూడరు ఎవరో ఆయా వచ్చి సెలైన్స్ పెడుతుంది నర్సులు పెట్టరు సెలైన్స్ వచ్చి వాళ్ళు పెడతారు ఇక వాళ్ళకి మనం కూడా అసలు నచ్చదు ఎందుకు నాకు అసలు అ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి అంటేనే భయం అవుతుంది ఈ ఆయా వాళ్ళు వచ్చి సెలైన్ పెడితే మేము ఎట్లా బ్రతుకుతాము అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అక్కడికి ఏదైనా ప్రాబ్లమ్ పెద్ద ప్రాబ్లమ్ అని తీసుకొని వెళ్ళాలంటే అవి అంత అంత దూరం ఉండటం వల్ల చాలా వరకు అయితే అందరూ చనిపోయారు ఇప్పటి వరకు అంత ఎమర్జెన్సీగా ఎవరికైనా పాము కరిచో ఎలక్ట్రిసిటీ పట్టో ఏదో ఒకటి అయి ఇప్పటికి ఇప్పుడు పచ్చ పక్షవాతం వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళిన వాళ్ళని కూడా వాళ్ళు సరిగ్గా చూడలేదు ఎందుకంటే అవి ఎక్కడో దూరంగా ఉంటాయి మా దగ్గర బైకులు ఉండవు స్కూటర్లు ఉండవు ఎంత డెవలప్ అయినా కానీ మాకాడ అయితే ఏవీ లేవు ఎందుకంటే అక్కడ అందరూ డబ్బులేనివాళ్ళే ఉంటారు కాబట్టి మేము చాలా ఇబ్బంది పడతాము